చెప్పండి అవును అండి త్రీ ఫోర్ డేస్ బిజీగా ఉన్నాను అండి మీరు కొంచెం తొందరగా వస్తే నాకు తొందరగా పని అయిపోతుంది ఎల్లుండి రాగలరా ఓకే నేను కొన్ని చెప్పినా కదా అండి బిజీగా ఉన్నా అని చెప్పి కొంచెం మీరే చూసుకుంటారా నేను అమౌంట్ పే చేస్తాను మీరు ఆల్రెడీ పెయింటింగ్కి త్రీ టెన్ థౌజండ్ అలా మాట్లాడుకున్నారు కదా

నేను నేను ఇప్పుడు బిజీగా ఉన్నా కాబట్టి మీరు కొంచెం అది తీసుకోండి ఇప్పుడు నేను త్రీ థౌజండ్ పే చేస్తాను మీకు ఈ టెన్ థౌజండ్తో పాటు త్రీ థౌజండ్ కూడా పే చేస్తాను సామాను అవన్నీ వాటి గురించి మీరే జాగ్రత్త తీసుకోండి నేను పే చేస్తాను అండి ఎందుకు అంటే నాకు కొంచెం బిజీగా ఉన్నా నేను మీరు అన్ని అంతా రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకుంటా అంటే నేను థర్టీన్ థౌజండ్ పే చేస్తాను మీకు ఓకే ఓకే అండి